అవును విద్యార్థులు పొందే అనేక రకాల స్కాలర్షిప్పులు మరియు పథకాలు ఉన్నాయి స్కాలర్షిప్పులు విద్యార్థులకు విద్య ఖర్చును కవర్ చేయడంలో సహాయపడతాయి మరియు పథకాలు విద్యార్థులకు మద్దతు మరియు సహాయం అందించడానికి రూపొందించబడ్డాయి విద్యార్థులకు కోసం కొన్ని సాధారణ స్కాలర్షిప్పులు ఉన్నాయి అవి ఏమిటంటే ఈ స్కాలర్లు విద్యార్థుల యొక్క అకాడమిక్ ప్రతిభను బట్టి అందించబడతాయి ఈ స్కాలర్షిప్పులు విద్యార్థుల యొక్క ఆర్థిక అవసరాలను బట్టి అందించబడతాయి ఈ స్కాలర్షిప్పులు లేదా కోర్సు ల్లో అభివృద్ధి చెందుతున్న విద్యార్థులకు అందించబడతాయి సమాజిక ఆర్థిక ఆధారిత స్కాలర్షిప్పులు నేపథ్యంలో నుండి వచ్చే విద్యార్థులకు అందించబడతాయి విద్యార్థుల కోసం కొన్ని పథకాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఈ పథకాలు స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి మరియు స్త్రీ విద్యలతు మద్దతు అందించడానికి రూపొందించబడ్డాయి ఈ పథకాలు సామాజిక ఆర్థిక వెనకబడిన విద్యార్థులకు మద్దతు అందించడానికి రూపొందించబడ్డాయి విద్యార్థులకు మద్దతు మరియు సహాయాన్ని అందించడానికి ఈ పథకాలు విద్యార్థులకు మరింత అవకాశాన్ని అందించి వాటిని అభివృద్ధి చేస్తున్నారు విద్యార్థులు పొందాగలిగే అనేక రకాల స్కాలర్షిప్పులు మరియు పథకాలు ఉన్నాయి విద్యార్థులు తమ నుండి అనుకూలమైన స్కాలర్షిప్లు మరియు పథకాల కోసం అన్వేషించడానికి సహాయం కేటాయించాలని కోరుతున్నారు